కొత్త పుస్తకాల గురించి తెలుసుకోవడానికి మరియు వాటిని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవడం ఆనందదాయకమైన పని నేను పుస్తకాల దుకాణాలు లేదా లైబ్రరీలు సందర్శిస్తాను అలాగే ఆన్లైన్ పుస్తకాల వెబ్సైట్లు అమెజాన్ గుడ్ రీడ్స్లో కొత్త పుస్తకాల జాబితాలు చూస్తాను సోషల్ మీడియా గ్రూప్లలో చదవడానికి కొత్త పుస్తకాలను సూచిస్తాయి పుస్తక ప్రియుల గ్రూపులు లేదా ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో బుక్ ఇన్ఫ్లూయన్సర్స్ కొత్త పుస్తకాల గురించి మాట్లాడుతుంటారు నేను స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చర్చ చెయ్యడం వల్ల నా అభిప్రాయాలాను పంచుకోవచ్చు